మా నాన్నకు డయాలసిస్ రీసెంట్గా అట్టాక్ అయ్యింది అందువల్ల ఆయనకి మనం తినే నార్మల్ ఫుడ్ పెట్టకూడదు అయన కెప్పుడు పత్యమన్నమే పెట్టాలి అది నాటు మొందు కాబట్టి నూనె అలాంటిదేది తగలనే తగల కూడదు ప్రతీ రోజు పచ్చి బియ్యమన్నమే పెట్టాలి ఫస్ట్ రోజైతే ఉత్త పచ్చిబియ్యమన్నమే ఉత్త అన్నమే ఉప్పు కానీ లేకుండా నీళ్లు కానీ లేకుండా ఉత్త అన్నమే తినాలి నీళ్లు కానీ ఉప్పు నీళ్లు కాకుంటా ఫిల్టర్ నీళ్లు అంటే క్లీన్ చేసిన నీళ్లు అవే తాగాలి ఫస్ట్ రోజు మందు తిన్న ఫస్ట్ రోజు రెండో రోజు నుంచి వేరు శెనగలు వేరుశెనగ చట్నీ పెట్టాలి ఆ రోజైతే సగం మిరపకాయ సగం ఉప్పు ఉప్పైతే అసల తక్కువ ఇంకా సగం ఎర్రగడ్డ కొంచెం వేరుశెనగ వేసి బాగా పచ్చడిలాగా నూరి పచ్చి బియ్యమన్నానికి సెకండ్ రోజు పెట్టాలి ఆ రోజంతా అదే తినాలాయన మందుతో పాటు మూడో రోజైతే ఇవి వంకాయలు నూనెతో నూనెలో కాకుండా తీ గూర లాగా కొంచెం నూనె కొంచెమంటే కొంచెమే ఇంకా వాళ్ళు ఉత్త ఆవాలే ఉద్ది పప్పు కలపకూడదు మూడు నెలలు దాకా ఉద్దిపప్పు అస్సలు వాడనే వాడకూడదాయనికి వంకాయా కూరలో కొంచెం నూనె ఆవాలేసి తరువాత ఎర్రగడ్డ సగమే టమోటాలు కూడా వేయగూడదు వెల్లుల్లి ఒకటి రెండు అంతే ఆ రెండేసి తీగూర లాగ చేసి మెదిపి ఆ పచ్చి బియ్యమన్నమే పెట్టాలి ఒకవేల పచ్చి బియ్యమన్నమే తినకపోతే తమిళ్నాడు ఉప్పుడు బియ్యముంటుంది అది వండి చేసి పెట్టచ్చు అది తినొచ్చు ఇంక ఇడ్లీలు దోశలు అలాంటివేమీ తినకూడదు తరువాత ఇవే బో ఇదే బోరుగా ఉంటుంది కాబట్టి ఉలవలతో చేసిన రసం ఉలవలు నానబెట్టి ఉడకబెట్టి ఆ నానా బెట్టిన నీళ్లు ఉడకబెట్టిన నీళ్లతో రసం పెట్టి ఇంకోరోజు పెట్టాలి ఇలా పదైదు రోజులయానికి పత్యమన్నమే పెట్టాలి మనం తినే తి ఆహారం కానీ నూనెతో చేసింది కానీ ఇంక టమోటాలైతే అస్సలు కలవనే కలవకూడదు ఇంకా పదైదు రోజుల తరువాత మేక కాళ్ళు తెప్పిచ్చి దాంతో సూప్ పెట్టియ్యాలి కొంచెం ఉప్పేసి తరువాత నాటు కోడి కూర అది పెట్టి దాని తరువాత పెట్టాలి బీఫ్లు అలాంటివేవీ అస్సలే తినకూడదు నాన్వెజ్లు తక్కువ పెట్టాలి ఇంకా మందులు వాడేంతవరకు ఈ వేరుశెనగ పప్పు చట్నీనే పెట్టాలి టమోటాలు లేకుండా ఇంకా మేక సూప్ అయితే సగం ఉప్పా దాన్ని ఉడకబెట్టి కొంచెం ఉప్పేసి మిరియాల పొడి కొంచెమేసి బాగా ఉడకబెట్టి ఆ నీళ్లు బాగా తీపిచ్చి ఆ మెక్కాల్లోని గుజ్జు తనీగా తీసిస్తే అది తింటే కొంచెం ఆయనకి ఎముకలకి స్ట్రెంత్ పేరాలసిస్ కదా అందువల్ల కొంచెం స్ట్రెంత్ ఉంటుంది ఇంకా కోడి కూర కొంచెం గ్రేవీలాగ పెట్టివ్వచ్చు లైట్గా ఆయిలు ఇంకా ఆవాలేసి మిరియాల పొడి కొంచెం వెల్లుల్లి అంటే డీప్ ఫ్రైలాగా బాగా వెయ్యించి టమోటాలు లేక బాగా వెయ్యించి రెండోరోజు పెట్టాలి అదే పదహైదు రోజుల తరువాత మందులు ఆపిన తరువాత అలా పెట్టాలి తరువాత మూడు నెల్లకి మనం తినే నార్మల్ ఫుడ్ పెట్టొచ్చు